యోగాభ్యాసం అనేది శరీరం మనసు ఆత్మకు సమతుల్యతను అందించే సాధన ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత ఆరోగ్య సాధన మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడే ప్రక్రియ యోగ సాధన వల్ల కలిగే ప్రయోజనాలు శారీరక ఆరోగ్యం కండరాలను బలపరచడం కీళ్ల యొక్క సౌకుమార్యాన్ని పెంచడం రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం మానసిక ప్రశాంతత ఒత్తిడిని తగ్గించడం ఏకాగ్రత పెరగడం శాంతి పొందడం ఆధ్యాత్మిక అభివృద్ధి మనసును కేంద్రీకరించడం ధ్యానం ద్వారా అంతరాత్మతో అనుసంధానం హృదయ ఆరోగ్యం రక్తపోటును నియంత్రించడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఆరోగ్యకరమైన జీవన శైలి నిద్ర పట్టడం మెరుగు పడడం మంచి ఆహారపు అలవాట్లు ఏర్పడడం నేను చేసే యోగా భంగిమలు సూర్యనమస్కారాలు తడా తడాసనం వృక్షాసనం బుజంగాసనం శవాసనం నిత్యం యోగా సాధన చేయడం ఆరోగ్యానికి మేలు కలిగించే అలవాటు ఇది కేవలం శరీర ఆరోగ్యానికే కాకుండా మనసు ప్రశాంతతకు మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక గొప్ప సాధన